పత్రికా స్వేచ్ఛ అనేది అందరికీ ఇవ్వాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ వారి వారి అభిప్రాయాన్ని భిన్నంగా చెప్తూ ఉంటారు కాబట్టి పత్రికా స్వేచ్ఛ అనేది ఇవ్వాలి కానీ అది అధికంగా ఉండకూడదు అంటే పత్రికల్లో అనవసరమైనవి లేదా వె వేరే వాళ్ళని ఇబ్బంది కలిగించేవి ఇలాంటివి వార్తల్లో కానీ పత్రికల్లో కానీ వేయకూడదు అవి చాలా సమాజానికి హానికరంగా మారతాయి అంతేకాకుండా ఈ రోజుల్లో వచ్చే వార్తల్లో అనేకమైనవి అబద్దాలు కూడా ఉంటున్నాయి ఉదాహరణకి చూసినట్లు అయితే ఒకవేళ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే అక్కడ పలానా వ్యక్తికి గాయపడితే వాళ్ళు చనిపోయారని లేదంటే వాళ్ళు కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు అని గట్టా వేస్తున్నారు కానీ నిజానికి అక్కడ అంత పెద్ద యాక్సిడెంట్ ఏమీ జరగట్లేదు అంతేకాకుండా కొన్నికొన్ని వార్తాపత్రికలూ ఈ రాజకీయ వ్యవస్థనూ అనేక రకాలుగా చూపిస్తున్నాయి ఒకరు మంచి చేశారు అంటే అదే వార్తని అనేక ఇంకొక వార్తాపత్రిక అది వాళ్ళు చాలా చెడు చేశారు అన్నట్టు వారి వారి అభిప్రాయాన్ని చెప్తున్నాయి కానీ వాటిలో సగం అబద్ధాలు సగం నిజాలు ఉంటున్నాయి కాబట్టి ఈ రోజుల్లో వచ్చే వార్తలని మనం నమ్మ నమ్మలేము అంతేకాకుండా పత్రిక స్వేచ్ఛ అనేది అన్నిటికి కాకుండా కొన్ని వాటికే ఇవ్వాలి అని నా ఉద్దేశం ఎందుకంటే కొంతమంది స్వయ సొంత లాభానికి ఉపయోగించుకోని ఇష్టానుసారంగా వార్తలను లేదంటే పత్రికలను రాస్తున్నారు దాని వలన సమాజానికి కూడా చాలా ముప్పు కలిగించే విషయంగా నేను భావిస్తున్నాను దానివలనా అందరికీ ఇవ్వకుండా అది వాటిని కూడా పరీక్షించి ఇవ్వాలి అని నా అభిప్రాయం